బీమా కవరేజ్లో మేము కొద్దిగా అసంతృప్తి చెందుతున్నాము ఎందుకంటే ఈ భీమా అనేది కొన్ని అనారోగ్యాలకే వర్తిస్తుంది కొన్నింటికి చెల్లదు అంటున్నారు ఈ బీమా ప్రాససింగ్ హాస్పిటల్లో ఉన్నవారు చేస్తున్నారు ఇది కొన్ని అనారోగ్య అవస్థలకి ఉపయోగపడుతుంది కొన్నింటికి ఉపయోగపడటం లేదు చెల్లదు అంటున్నారు మాకు ప్రభుత్వం నుండి అమ్మఒడి జ విద్యా దీవెన ఇలాంటి డబ్బులు అందుతున్నాయి ఇంకా ఈ ప్రభుత్వం అనేది అభివృద్ధి కావాలి ఇంకా ప్రజలకు సేవ చేయాలి ప్రతీ జబ్బుకు ప్రతీ అనారోగ్యానికి ఈ భీమా అనేది వర్తించాలి అలా జరగాలని ఆశిస్తున్నాము